తెలుగు సాహిత్యంలో స్త్రీ వాదం గురించి చెప్పాలంటే ఆత్కూరి మొల్ల ఆత్కూరి మొల్లగారు వచ్చేసి

గొప్ప ఆదర్శభావాలు కలిగిన ఆమె అని ఎంతో స్ఫూర్తిగా తీసుకున్నారు చాలామంది స్త్రీలు వచ్చేసి